ఒక బైకర్ గా నాకు వచ్చేసరికి ఎలాగోలా ఒక మంచి అడ్వెంచర్స్ గా చూడండి చాలా సంతోషంగా ఎక్కువ ఎక్సైట్మెంట్ గా ఉంటుంది కానీ బైకర్ మీద వెళ్ళేటప్పుడు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటాం అలాంటప్పుడు ఎలా దాన్ని అధిగమిస్తానంటే ప్రతి ఒక్క చోట పోవాలంటే మొట్టమొదటిగా వచ్చేసరికి మన యొక్క వాతావరణం వాతావరణం ఒకచోట ఉన్నట్లు మరో చోట ఉండదు అందువల్ల వెళ్ళే చోట ఒక్కొక్కచోట ఒక్కొ మాదిరి ఒక్క ఒక్కొక్క విధంగా వాతావరణం ఉండటం వల్ల దాన్ని నేను ఎలా చేస్తా అంటే ఓ మార్నింగ్ అంటే తెల్లవారితోనే ఇక్కది నుంచి బయలుదేరే విధంగా నేను ప్లాన్ చేసుకుంటారు బైక్ రైడింగ్ వెళ్ళేటప్పుడు పొద్దున్నే బయలుదేరేటట్టు బయలుదేరుతాను అలా ఒకవేళ ఈవెనింగ్ లోపల నేను ఏం చేస్తానంటే ఏదైనా ఒక ఆట ఆ యొక్క ప్లేస్ లో ఏమైతే ఉందో దానికి తగిన హోటల్ లో అలా నేను ఒక రెస్ట్ తీసుకుంటాను దాని తర్వాత మార్నింగ్ షా కరెక్ట్ పొద్దున్న స్టార్ట్ చేస్తాను ఈ సాయంత్రం లోపల నేను దాన్ని ముగించేస్తాను రైడ్ దాని తర్వాత నెక్స్ట్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను అలా ఒక బైకర్ గా నేను రైడ్ చేసేటప్పుడు ఎన్నో కష్టాలు వచ్చినాయి ఒక్కొక్కసారి కొండ చర్యలు విరిగిపడడం కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉండి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది బైక్ రైడింగ్ కి అలా బైక్ రైడింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల నేను గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి షార్ట్ కట్స్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తాను అలా ఏవైన దారులు ఏమైన ఉంటే ఆ దారి మీదుగా వెళ్తాను మ్యాక్సిమం గూగుల్ మ్యాప్ యూజ్ చేస్తాను లేదురా అంటే నేను ఎలా ఉంటే అలానే ఉండేదారిలోనే పోతాను కానీ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం కానీ నేను ఉండే ఎంత అయితే ఉందో కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఎలా కొంచెం వెయిట్ చేసినా గాని మనం ఉండే అడ్వెంచర్స్ కాని ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క ఎన్నో కష్టాలు ఎదుర్కొని ముందర వెళుతున్నాము అంతేకాకుండా అక్కడ ఉండే వాతావరణం ఎంతో కష్టంగా ఉంటుంది రోడ్లు చాలా సరిగ్గా ఉండవు కొన్నిసార్లు రోడ్లు గానా చిన్నగా ఉంటుంది నేను వెళ్ళిన ఎక్కువగా నేను బాగా వెళ్ళిన ప్రదేశం ఏమిటంటే లడఖ్కి లడఖ్కి వెళ్ళినప్పుడు అయితే ప్రతి ఒ ఒక్క నిమిషము చాలా భయంకరంగా ఉంటుంది వెళ్ళే ఒక్కొక్క మార్గము చాలా కష్టంగా ఉంటుంది వాహనాలు ఎక్కువగా ఉంటుంది వాతావరణం మారుతూ ఉంటుంది ఇలానే నేను ప్రతి ఒక్కటి చూసుకొని ఎంతో కష్టపడి ముందుకు వెళ్తున్నాను అలా ఒక్కొక్క ఒక్కొక్క మా రోడ్ లో వెళ్ళేటప్పుడు వన్యప్రాణులు జంతువులు ఎక్కువగా రోడ్డు మీదకు వస్తుంటాయి కానీ అవి దాటుకుంటూ పోవాలి ప్రతి ఒక్కటి దానిలో బెస్ట్ అంటే తిరుమల తిరుపతి వెళ్ళేటప్పుడు రోడ్ లో నైట్ టైమ్స్ పోయేటప్పుడు ఈ పులులు చిరుతలు అనేటివి రోడ్డు మీద కూర్చుంటుంది కానీ అది ఒక్క విషయంను చూస్తూ ప్రతి ఒక్క ఆపదని దాటుకుంటూ వెళ్ళాలి ఒక బైక్ రైడర్ గా ఎంతో కష్టాన్ని దాటుకొని వెళ్తే మాత్రమే ముందరకు వెళ్ళగలము అంతేకాకుండా దాని వల్ల నేను ఎన్నో తీసుకునే జాగ్రత్తలు ప్రికాషన్స్ ఎన్నో తీసుకొని జాగ్రత్తలు తీసుకొని వెళ్తాను ఒక బాడీ కి లైక్ బాడీ కి మంచి సేఫ్టీ జాకెట్స్ కాని బ్లౌజెస్ కాని పెట్రోల్ కి ఒక ఎక్స్ట్రా టిన్ ఒక ట్యాంక్ రీఫిల్ ట్యాంక్ ఎప్పుడు ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది ప్రతి ఒక్క ప్రికాషన్స్ తీసుకుంటాను హెడ్ కు వచ్చేసి హెల్మెట్ కంపల్సరీ హెల్మెట్ కంపల్సరీ గా వేసుకోవాలి ఒక సేఫ్టీ మన సేఫ్టీ కోసమన్న ఆ హెల్మెట్ వేసుకొని బయలుదేరాలి బైక్ రైడింగ్ మీద ప్రతి ఒక్క విషయాన్ని మనం ఏం చేస్తున్నామన్నది ఆలోచించి బైక్ రైడర్ గా ఎలా వెళ్తే మంచిది ఎలా ఏ సిచువేషన్ ఎలా ఎదుర్కోవాలి ఒక బైక్ రైడర్ గా ఒక అడ్వెంచర్స్ గా నేను ఎక్కువగా ఫేస్ చేశాను ప్రతి ఒక్క విషయాన్ని అడ్డంకులన్నీ దాటుకొని ఒక బైక్ రైడర్ గా ఎన్నో సాహసాలను చేసి ప్రతి ఒక్క ఆనందాన్ని ఆస్వాదించి ఆ యొక్క వాతావరణాన్ని ఆస్వాదించి అంటే ప్రతి ఒక్క అడ్డంకులని దాటుకొని వెళ్ళాలి